మా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంలో ఇంటి చుట్టూ నీట్గా ఉండేలా క్లీన్గా చెత్తను అంతా తుడుస్తాం వాష్రూమ్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం ఇంటి బయట కూడా క్లీన్ చేస్తూ ఉంటాం చెత్తాచెదారం అనేది క్లీన్ చేసి ఏదైనా ఎవరూ లేని ప్రదేశంలో వేస్తూ ఉంటాం ప్లాస్టిక్ అనేది మళ్ళీ ఉపయోగించకుండా మంట పెట్టేస్తూ ఉంటాం